హలో సాయి ఎలా ఉన్నావు హలో సాయి ఏం చేస్తున్నావు ఓ ఓకే హైదరాబాద్ ఏ కదా హైదరాబాద్ సెటిలో ఎయిర్ పోర్టా

ఓకే ఓకే అంతా ఓకే అవును నాకు మెయిన్ మాటర్ చెప్పలేదు నువ్వు ఎన్ని గంటలకి నీకు ఫ్లైటు

సరే ఏమైంది అంటే నాకు నేను కూడా వెళ్ళాలి ఎయిర్ పోర్ట్లో హైదరాబాద్కి రావాలి ఇప్పుడు నేను తమిళనాడులో ఉన్నాను చెన్నైలో

ఆహా ఇపుడు నేను ఇపుడు నేను రావడం లేదు నాకింకా టైం పడుతుంది ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా టికెట్ ఎంత ఓ ఎక్కడికి వెళ్తున్నావు కంట్రీ ఓ తక్కువ పడిందే ఓకే ఓకే తక్కువ పడింది అమౌంట్ మీకు సరే ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి కోల్కతా కోల్కతా నుంచి చెన్నై చెన్నై నుంచి కేరళ కేరళ నుంచి మళ్ళీ ఢిల్లీ మధ్యప్రదేశు ఆల్ ఓవర్ ఇండియాలో మనం చూసుకున్నాం అంటే హైదరాబాద్ అనేది మంచి సిటీగా మనం చెప్పొచ్చు అక్కడ డెవలప్మెంట్ అనేది కూడా బాగుంది ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా నీకు ఫెసిలిటీస్ అంతా బాగుంది కదా నీ బోర్డింగ్ పాస్ అంతా అయిపోయిందా బోర్డింగ్ పాస్ పాస్ పోర్ట్ చెకింగ్ ఉంటుంది కదా అయిపోయిందా అయిపొయింది అవును ఇప్పుడు లగేజ్ తీస్కుని ఫ్లైట్లోనే మీరు వెళ్తారా లేదా సెపరేట్గా లగేజెస్కి అనేసి వాన్ వస్తుంది అదెట్లా అవునా

ఓకే ఓకే ఇప్పుడు ఫుడ్ మనం కొనుక్కోవాలా బాగుందా క్వాలిటీ ఓకే ఓకే ఇంకొకటి నేను గమనించాను ఆ హైదరాబాద్ అనేది ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంది అక్కడ సెక్యూరిటీ టైట్గా ఉంది అక్కడ అన్ని అన్ని క్వాలిటీగా ఉంటే మనకి బాగా వాళ్ళ యొక్క ఫెసిలిటీసు బాగా అందజేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి ఒక పాసేన్జర్స్కి వాళ్ళు వర్క్ చేస్తున్నారు అక్కడ ఉండే ఎంప్లాయిస్ కావచ్చు పోలీస్ కావచ్చు అధికారులు ఆ బాగుంది నేను కూడా రావాలి టైం లేదు అవునా ఓకే ఓకే ఓకే సరే సరే నువ్వు వెళ్ళి రీచ్ అయినాక నాకు ఒకసారి కాల్ చెయ్యి ఓకే సరే సాయి బై